పూర్వ కాలంలో అయితే ఆసుపత్రులని ఇంకా మరీ దారుణంగా ఉండేవి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో సమయం వెచ్చిచాల్సి వచ్చేను అంత దారుణంగా రోడ్లు కూడా ఉండేవి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సరిగ్గా అక్కడ స్టాఫ్ మెంబెర్స్ ఉండరు డాక్టర్ ఉండరు ఆ పూర్వ కాలం అయితే ఎంతో కష్టపడే వాళ్ళు ఆ కాలం నుంచి ఈ కాలంలో అయితే హాస్పిటల్లని ఎంతో మెరుగు పడ్డాయి ప్రతి చోట తగిన స్టాఫ్ కంటే ఎక్కువ మందే ఉంటున్నారు క్లీనర్స్ ఉంటున్నారు డాక్టర్లు ఇద్దరు ముగ్గురు ఎప్పుడు ప్రతీ రోజూ ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉంటున్నారు అలాగే హాస్పిటల్ అనేది మా రాష్ట్ర ప్రభుత్వం అంద్రప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో బాగా డెవలప్ చేసారు అలాగే ఆరోగ్య శ్రీ కింద ఇరవై ఐదు లక్షలు కూడా వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవచ్చు ఇరవై లక్షలు వరకూ రియంబర్స్మెంట్ ఉంటుందని ప్రకటించారు ఆరోగ్య శ్రీ అనేది ఇలాగే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఇ ది వర్తిస్తూ ఉంది దీని వల్ల తక్కువలో ఎక్కవ నాణ్యమైన వైద్యత చేసుకోవడం అనేది ప్రభుత్వం ఎంతో సులువు చేసింది ఇలాగా పా ఆసుపత్రులలో ప్రభుత్వం ఎంతో ఎక్కువుగా టైంని వెచ్చించి ప్రజల సమస్యలను ఎంతో బాగా తెలుసుకుని దాన్ని పరిష్కరించాయి